అవును నేను స్వంత పండ్లను కురగాయలనూ పెంచే ప్రయత్నం చేశాను ఎందుకంటే పండ్లను కురగాయలను మొక్కలు పెంచాలంటే నాకు చాలా ఇష్టము పండ్లను పెంచడం ద్వారా ఆ పండ్లను మనం ఎటువంటి ఎరువులు ఇవి వెయ్యకుండా ఈ ఎరువులు అన్నట్లయితే కెమికల్స్ ఉండే ఎరువలు వెయ్యడం వలన మనకు మంచిది కాదు కావున మనం మంచిగా పండ్లను మన ఇంటి దగ్గరే పెంచుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుతుంది మరియు కురగాయలను పెంచే ప్రయత్నం చేశాను ఎందుకన్నట్లయితే వివిధ రకాలైన ఎరువులు వాడటం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది కావున మనం మంచి ఎరువులను యు ఉపయోగించి కురగాయలను పెంచటం ద్వారా అది మన అలో ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది కావున నేను పండ్లను కురగాయలను పెంచే ప్రయత్నం చేశాను